నేను పాల్గొనే కొన్ని వినోద కార్యక్రమాలు అవి ఏంటంటే ప్రతిరోజు వంట చేయడం చాలా ఇష్టం మరియు పుస్తకాలు చదవడం నాకు చాలా వినోదాన్ని కలిగిస్తుంది మా పిల్లలతో చదివించడం వారితో ఆడించడం చాలా వినోదాన్ని కలిగిస్తుంది పిల్లలకు పిండి వంటలు చేయడం చాలా వినోదాన్ని అనిపిస్తుంది న్యూస్పేపర్ చదవడం చాలా ఇష్టం ఖాళీ సమయంలో టీవీ చూడడం పాత పాటలు వినడం సీరియల్స్ చూడడం డాన్స్ ప్రోగ్రాం చూడడం కామెడీ ప్రోగ్రాం చూడడం సీరియల్ చూడడం చాలా ఇష్టం వినోదాన్ని కలిగిస్తుంది అప్పుడప్పుడు స్కూలుకు వెళ్ళి పిల్లల ఆట పోటీలు చూడడం డాన్స్ ప్రోగ్రాం చూడడం చాలా వినోదాన్ని కలిగిస్తుంది